ఆడవారు ప్రతిరోజు ఎదుర్కొనే సవాళ్ళలో ముందుగా వంట ఈ కుకింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ మార్నింగ్ లేచి పిల్లలను చూసుకోవడం వంట చేయడం హస్బెండ్కి ఆఫీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసి అందించడం ఉదయాన టిఫిన్ తయారు చేయడం అలాగే ఆ టిఫిన్ తింటూ మధ్యాహ్నానికి ఏమి తయారు ఏమి వండాలి ఏమి ఏమి చేయాలి ఎలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఎలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలి ఇలా ప్రతిరోజు ఏదో ఒక సవాలు ఎదుర్కొంటూ ఉన్నాం పిల్లలకి స్కూల్ నేను ఏం బయట కంటే ఇంట్లో ఫుడ్ ఎక్కువ పెడుతు ఉంటాను పిల్లలకి ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తు మంచి ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందిస్తు ఉంటాను అలాగే ఆడవారు సురక్షితంగా ఉన్ ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అలాగే చదువుకుంటున్నారు మగవారితో పోలిస్తే ఆడవారికి కూడా కొంచెం రక్ కొంచెం అవకాశాలు ప్రస్తుతం ఉన్న ఉన్నటువంటి టెక్నాలజీకి అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు